తెలుగు భాష అనేది మనకి చాలా క్లిష్టమైనది మనకి అది చాలా అవసరము మనము చిన్నప్పటి నుంచి మన పూర్వ కాలపు నుంచి వచ్చిన భాషను మనం ఎన్నడూ మరువరాదు మన తెలుగు భాష అనేది మన సంస్కృతికి చిహ్నం మన సంస్కృతి మన విధానం మన ఆచారం ఎప్పుడు మారవద్దు మనం మనం వీధిలో మాట్లాడే భాషలు చాలా ఈ తేలికగా ఉంటాయి ఒకరినొకరుని అర్థం చేసుకునే విధంగా ఉంటాయి అక్కడ వేరే వేరే వివిధ భాషలు ఉండవచ్చు కానీ అర్థం ఒకటే మేము మా మేము మా చుట్టాలతో మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడతాము మా తెలుగు భాషలో చాలా అర్థాలు ఉంటాయి వాటిని చూపించే విధానం చాలా తేలికగా ఉంటుంది వాటిని అర్థం చేసుకునే విధానం వాటిని చూపించే విధానం దానిని ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా తేలికగా ఉంటుంది వాటిని ఎవరితోనైనా తెలుగులో మాట్లాడితే మన నాలుక నాట్యం ఆడుతుంది వాటిని మంచి భాషలో చెబితే వివిధ రకమైన భాషలు ఉండవచ్చు కానీ మా రాష్ట్రంలో మా భాషలో తెలుగు అనేది చిహ్నంగా మారింది తెలుగు అనేది ఎవరైనా ఈజ్ ఎవరైనా తేలికగా నేర్చుకోవచ్చు ఆ భాష అనేది చాలా తేలికగా ఉంటుంది భాష ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు త్వరగా వివిధ రకమైన భాషలను నేర్చుకోవచ్చు వివిధ రకమైన మనుషులతో మాట్లాడవచ్చు తెలుగు అనేది సంస్కృతికి చిహ్నం తెలుగులో చాలా రకాలైన వంటివి పురాతన కాలమైన వివిధ రకమైన అభివృద్ధులు మరియు వివిధ రకాల చిహ్నాలు ఎన్నో ఉన్నాయి చాలా రకమైన ఎంతో మంది కవులు తెలుగు భాష గురించి చాలా వ్రాసారు తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకున్నవాడే నిజమైన మనిషి మన తెలుగు భాషలో మన రాష్ట్రంలో తెలుగు వాడటం మన గర్వ గర్వ తగినం వేరే ఇతర భాషలు వాడవచ్చు కానీ ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఆ భాషని స్వీకరిస్తూ తెలుగులోనే మాట్లాడతారు ఆ భాష అనేది చాలా అవసరమైనది మనిషికి మనిషికి భాష ఉంటే చాలా తేలికగా అవుతుంది ఒకరినొకరు అర్థంగా అర్థం చేసుకోవచ్చు అర్థం అనేది మన మనషిలో ఒక భాగం అది మన బాధ్యత ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనం తరువాత ఒకరినొకరు సహాయం చేసుకోవచ్చు సహాయం చేసుకోవడం వలన మన బంధుత్వం చాలా తేలికగా పెరుగుతుంది ఆ బంధుత్వం అనేది మన చిహ్నం మనం భాష నేర్చుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మా వీధిలో మాట్లాడే భాష చాలా తేలికగా ఉంటుంది మా ప్రక్క ప్రక్క వీధిలో ఉండే వాళ్ళతో మా ఎదురు ఉండే ఎదురుగా ఉండే ఇంటి వాళ్ళతో చాలా తేలికగా మాట్లాడతాము మా ఇంటి సమస్యలు మా బాధలు మా సంతోషాలు అన్నీ పంచుకుంటాము తెలుగు భాషలో మాట్లాడే ఆ గర్వం ఆ ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏ భాషలో దొరకదు భాష యొక్క గొప్పతనం తెలుసుకున్న వాడే నిజమైన మనిషి అన్నారు మా భాష యొక్క గొప్పదనం తెలుసుకునే వారికి బాధ్యత వస్తుంది ఇతర భాషలు అభివృద్ధి చెందడానికి కారణం కూడా మన తెలుగే తెలుగు వల్ల ఎంతో ఎంతోమంది భాషలు నేర్చుకుంటారు ఇంకా కొంతమంది వేరే వేరే రాష్ట్రం నుంచి వేరే వేరే భాషలు కూడా నేర్చుకుంటారు మన తెలుగు అనేది ఒక చిహ్నంగా మారుతుంది రోజు రోజుకీ మన హిందువుల మతానికి చెందిన భాషను తెలుగుగా మార్చవచ్చు మన భాషను గొప్పతనాన్ని మన విధిని మన సంస్కృతిని మన ఆలోచనలు మన బాధలు మన సంతోషాలు ఎంతో ఆనందంగా పంచుకోవచ్చు మన భాష ఇతరులకి అందంగా వినిపిస్తుంది మన భాష యొక్క గొప్పతనం మన ఇతరులు వినేటప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది అందరూ వినేలా అందరూ అర్థం చేసుకునేలా అందరూ నేర్చుకునేలా అందరూ ఎక్స్ప్రెస్ చేసేలా అందరూ చూపించేలా మన భాష చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మన భాష నేర్చుకునే వారు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది అందంగా ఉంటుంది చిహ్నంగా ఉంటుంది అభివృద్ధికరంగా ఉంటుంది మన భాషలో వీధిలో ఉండే భాషలు అన్నీ ఒకరిని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటుంది ఒకరు మన భాషని ఉపయోగించి బాధలు కష్టాలు సంతోషాలు సుఖాలు అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి బంధుత్వాలు పెరుగుతాయి బంధుత్వాలు పెరిగితే మనకి ఈ సహాయం దొరుకుతుంది సహాయం దొరికినప్పుడు మనం తేలికగా ఉంటాము అందరితో బంధం పెంచుకుంటూ బలంగా ఉంటూ సుఖసంతోషాలతో ఉంటూ ఉంటాము మనం తెలుగు భాషను ప్రాంతంలో వివిధ రకాల అభివృద్ధి చెందుతాయి వాటిని ఎంతో మంది ఉపయోగిస్తారు వాటితో సంతోషంగా ఉంటారు